పెరుగుతున్న కాల క్రమేణా ప్రతీ ఒక్కరికి సమానత్వం అనేది ఈ కాలంలో ఎక్కువుగా పెరుగుతూ ఉంది ముఖ్యంగా అయితే ఎక్కువుగా ఆడ వాళ్ళకి అనేక అవకాశాలను ఇస్తుంటూ ఉన్నారు దీనిలో భాగంగా వాళ్ళు అనేకమైన ఆటల పోటీల్లో ఎక్కువుగా క్రికెట్ కానీ హాకీ కానీ అథ్లెటిక్స్ కానీ లాంటి జాతీయ క్రీడల్లో ఎంతో బాగా వాళ్ళు కూడా రానిస్తున్నారు పూర్వ కాలం అయితే వాళ్ళని ఆడవాళ్ళని బయటకి రాకూడదు అని అనే వివక్షతో వాళ్ళని ఎక్కువుగా ఇంటికే పరిమితం చేసే కాలాలు పోయాయి ఈ కాలంలో అయితే ఎక్కువుగా ఆడవాళ్ళు బయటకి వస్తూ వాళ్ళు అనుకున్నవన్నీ సాధిస్తూ క్రీడల్లో కూడా ఎక్కువ రానిస్తూ ఉన్నారు ఈ మద్యన అయితే బ్యాట్మెంటన్కి చెందిన పీవి సింధు అథ్లెటిక్స్ ఫోగాట్స్ ఫోగాట్ ఫ్యామిలీ రెస్లింగ్లో అలాగే సాక్షి మాలిక్ సానియా మిరజా టెన్నిస్లో ఇలాగా అనేక మంది బయటకొచ్చి తమ లక్ష్యాలని ఆటల్లో కూడా ఆడవాళ్ళు కూడా మేము చేయగలము అని తమ సత్తాని చాటుతూ ఉన్నారు